ఇప్పుడున్న కాలంలో డిజిటల్ ఆర్ట్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మన టెక్నాలజీ మారిన కొద్ది మన రూపురేఖలు కూడా మారిపోతున్నాయి మనం సాధారణంగా ఆర్ట్ని బ్రష్ పెన్స్ వీటితో ఉపయోగించి ఆర్ట్ని అనేది పూర్తి చేస్తాం కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాటితో బట్టి ఆర్ట్ని చేస్తున్నారు అదే డిజిటల్ ఆర్ట్ మనం చాలా ఖచ్చితంగా వేగంగా క్షుణ్ణంగా ఆర్ట్ని అనేది చేస్తాం ఒకసారి ఆర్ట్ కంప్లీట్ అయ్యాక అందులో రంగులు వెయ్యడం కానీ ఎడిట్స్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ మార్చడం గానీ ఇవన్నీ త్వరగా అయిపోతాయి ఈజీగా చేయగలుగుతాం ముఖ్యంగా వెబ్ డిజైన్ వీడియో డిజైన్స్ ఆడియో డిజైన్స్ ఇవన్నీ డిజిటల్ ఆర్ట్తోనే చేస్తున్నారు అలాగే మన మనుషుల చేతిలో చేసిన ఆర్ట్తో కొలుస్తే ఎంతో తేడా ఉంటుంది మనిషికి క్రియేటివిటీ యే కాదు కానీ అతని దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఈ ఆర్ట్ని చేయాలంటే అందుకే డిజిటల్ ఆర్ట్ ఒక గొప్ప కళ అని చెప్పాలి కొన్ని సందర్భాలలో ఈ కళ మన చేతికళ కన్నా చాలా బాగుంటుంది కానీ రెండిటిని పోల్చడం చాలా కష్టం